నేను మొట్టమొదటిసారి యాపిల్ సిక్స్ను కొన్నాను అది సిల్వర్ సిక్స్టీ ఫోర్ జీబీ ఫోన్ని కొన్నాను ఈ ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈ ఫోన్ కొన్నప్పుడు ఫోన్ ఒక బిల్ట్ క్వాలిటీ చాలా బాగా ఉంది ఈ ఫోన్ ఒక స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ ఫోన్ ఒక ఫ్రెంట్ కెమెరా ఫైవ్ మెగా పిక్సల్ అండ్ బ్యాక్ కెమెరా ట్వెల్వ్ మెగా పిక్సల్తో ఉండేది అప్పటిలో కెమెరా ఆ మెగా పిక్సల్ చాలా చాలా బాగుండేది ఇది చాలా చాలా సేఫ్ ఫోన్ అన్నమాట మన ప్రైవసీని ఎవరికీ ఇవ్వదు మరియు ఈ ఫోన్తో చాలా చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ యాప్స్ మాత్రమే రన్ అవ్వగలుగుతుంది లేకపోతే వాడలేము ఇది ఏదైనా మొదటి ఎక్స్పీరియన్స్